తెలుగు భాష అనేది ఏ భాషతో పోలిస్తే బావుంటుంది అనేది నేను నిజంగా కన్నడ భాష అనేది నిజంగా తెలుగు భాష లాగే ఉంటుంది దాని చదివేదానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది తెలుగు భాష ఎట్లైతే మనకు చదివేదానికి వినేదానికి బాగుంటుందో ఎంత వినసొంపుగా ఉంటుందో అదేవిధంగా కన్నడ కూడా బాగుంటుంది కన్నడాలో అది తెలుగు భాష ఉన్నట్లే ఆ పదాలు ఉండటం అనేది నాకు చాలా ఆనందాన్నిస్తుంది అదే సిమిలర్గా తెలుగు భాష ఉంటుంది ఆ కన్నడాలాగానే ఉంటుంది ఆ భాషను చదివేదానికి కూడా బాగా అర్థమయ్యేలాగా ఉంటుంది అందుకని ఏ భాషతో పోలిస్తే బాగుంటుంది అంటే కన్నడ భాషతో పోలిస్తే ఉంటుంది అనేసి బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను